కే చంద్రశేఖర్ రావు రెండు వేల పద్నాలుగున జూన్ రెండున తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తరపున అనేక క్షే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు ఆయా పథకాలలో జాబితాకు సంబంధించిన సమాచారం నేను ఇప్పుడు తెలియజేయ అయినది రైతు సంక్షేమం సంక్షేమ పథకాలు చాలా ఇచ్చాడు పథకం మిషన్ కాకతీయ పథకం మిషన్ భగీరథ పథకం గ్రామీణ సంచారం ఒక్క పశు వైద్యశాల పథకం రుణ మాఫీ పథకం బంధు పథకం రైతు భీమా పథకం తెలంగాణ పల్లెలు ప్రగతి పథకం మన ఊరు మన ప్రణాళిక పథకం మన ఊరు మన కూరగాయల పథక పథకం స్త్రీలకు శిశు సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మీ పథకం షాదీ ముబారక్ పథకం అమ్మ ఒడి కెసిఆర్ కిట్ పథకం ఆరోగ్య లక్ష్మీ పథకం కంటి వెలుగు పథకం తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్కు క్రొత్తగా తెలంగాణ లైఫ్ ప్రాజెక్ట్ మొబైల్ ది యాప్ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ఆరోగ్య మహిళ పథకం గృహలక్ష్మి పథకం బడుగు బల వర్గుల సంక్షేమం కోసం కోసం సంక్షేమం కోసం తెలంగాణ ఆసరా పింఛన్ల పథకం ఆహార భద్రత పథకం డబుల్ బెడ్రూమ్ పథకం తెలంగాణ గ్రా జ్యోతి పథకం చేనేతల కు చేనేత లక్ష్మి పథకం గొర్రెలు పంపిణీ పథకం చేతనకు చేయూత పథకం చేనేత మిత్ర పథకం నేతన భీమ పథకం తెలంగాణ చేనేత మగ్గం పథకం ఈ తప్పుడు పథకాల లాగా తెలంగాణకు హరితహారం తెలంగాణ దళితబంధు పథకం మా వూ మా మన ఊరు మన బడి పథకం ముఖ్యమంత్రి అల్పహార పథకం ఎరు రకాల సాధికార పథకం అనేక రకాలమైన పథకాలు ప్రవేశపెట్టడం పెట్టడం జరిగింది దానివల్ల ప్రజలు ఎంతో సంతోష పరిచారు వాటికి పథకాల ద్వారా ప్రజలకి చాలా మేలు జరిగింది వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి కష్టపడుతూ వాళ్ళయొక్క జీవితాన్ని జీవనశైలిని కొనసాగిస్తునారు వారు